హలో హలో చెప్పండి ఆయ్ మరి ఈ ఇయర్ అకాడమిక్ ఇయర్లో మధ్యలో వెళితే ఎలా కుదురుతుంది అండి అయితే ఈ సిక్స్ మంత్స్ అయితే ఇవ్వటం మరి ఏ కాలేజీలో జాయిన్ అవుతున్నారు ఏ ఊరు అండి విజయవాడ ఓకే మరి అలా ఎలాగ సర్టిఫికేట్లు అవి ఇవ్వటం మళ్ళీ ఇవన్నీ ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా అవ్వదు కదా మీరు ఎక్సామ్ రాసి పోని ఇలా ఫైనల్ ఇయర్ ఏంటండి ఏంటమ్మా ఆ తీసుకురామ్మా అయితే అలాగ మీరు అలా మధ్యలో వెళ్లిపోవటం కుదరదు కదా మీరు వచ్చి పోని ఎగ్జామ్కి వచ్చి రాసి వెళ్లండి అటెండన్స్ మధ్యలో మధ్యలో వన్ వీక్ రావటం అలా చూసుకొని ఎగ్జామ్కి మటుకు వచ్చి రాసి వెళ్లండి ఫైనల్ ఇయర్ కదా మళ్ళీ కుదరదు కదా ఇప్పుడు

అలాగే అలాగే అండి అలాగే ఓకే సరే అమ్మ సరే